వెహికల్ కావాలండి కాకినాడ టు ద్రాక్షారామం టెంపుల్కి వెళ్ళాలి ఫ్యామిలీ అండీ ఫోర్ మెంబెర్స్ ఓన్లీ కాకినాడ టు ద్రాక్షారామం టెంపుల్ ఉంది కదా అక్కడకి తీసుకువెళ్ళాలి నెక్స్ట్ అక్కడ రూమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా అండి వన్ డే ఉండేలా అవి మీరు అరేంజ్ చేస్తారా ఏమైనా అవునా అండీ ఓకే అండీ ఛార్జెస్ ఎంత అవుతాయండీ అంటే వెళ్ళి రిటర్న్ రావడానికి వన్ డే ఉండి అలా ఓకే అండీ అయితే నేను కాల్ చేస్తాను డేట్ ట్వల్త్ అండీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్కి సెవెన్కి వచ్చి పికప్ చేసుకోండీ ఆగష్టు ట్వల్త్ అండీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఆర్ ఫోర్ అలా అయినా ఓకే నేను కాల్ చేస్తాను టైమింగ్ మీరు కొంచెం అవైలబుల్గా ఉంటే ఓకే అండీ ఓకే అండీ